హలో ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నారా అండి ఎలాంటి రకాల ఫోటోస్ ఉంటాయి అంటే మాకు ఒక ఇంటర్వ్యూ ఉంది దానికి సంబంధించిన పాస్పోర్ట్ ఫోటోస్ కావాలి పాస్పోర్ట్ సైజు ఫోటోస్ కావాలి క్వాలిటీ బాగుంటుందా అండి ఒక ఎయిట్ కాస్ట్ ఏంత ఉంటుంది ఒక దానికి

క్వాలిటీ బాగుంటుందా ఇంటర్వ్యూకి అందుకనే క్వాలిటీ బాగుండాలని అడుగుతున్నాము ఫోటో కరెక్ట్ ఉంటుంది కదా అండ్ ఇప్పుడు ఒకవేళ మేము స్టూడియోకి వచ్చి ఫోటో దిగాలా లేకపోతే మేము ఫోటో నార్మల్గా ఫోటో దిగితే వస్తుందా

అక్క అవసరం అంటే మాకు ఒక వన్ అవర్లో అంటే మళ్ళీ ఎంత టైమ్లో ఇస్తారు ఫోటోస్ థర్టీ మినిట్స్లో వస్తుందా ఓకే ఫోటోకి ట్వంటీ రూపీసా

ఓకే ఫ్రేమ్స్ కూడా ఇస్తారా మీరు ఫోటోస్ కాకుండా అంటే పాస్పోర్ట్ ఫోటోస్ కాకుండా ఫ్రేమ్స్ కూడా ఉంటాయా మీ దగ్గర ఆహ ఓకే ఇప్పుడు పాస్పోర్ట్ ఫోటో ఒకటి ట్వంటీ మొత్తం నాకు ఎయిట్ కావాలి కాబట్టి వన్ సిక్స్టీ కదా ఓకే మీరు ఏ టైంలోనైనా ఉంటారా ఓకే అండి